మా ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన వంటకాలు పూతరేకులు ఇవి కాకినాడ పూతరేకులు చాలా ఫేమస్ ఇవి చల్లమయ్యా అనే స్థానిక రెస్టారెంట్లలో దొరుకుతాయి ఇవి నోటిలో పెట్టుకున్నప్పుడు కరిగిపోతూ చాలా మంచి గొప్ప అనుభూతిని పంచుతాయి